శుభోదయం సార్ నాపేరు పంకజ్ నేను ఫుట్బాల్కి ఎన్రోల్ అవదామనుకుంటున్నాను సార్ ఆ అవును సార్ నాకు ఇప్పటివరకు తెలియలేదు లాస్ట్ డేట్ ఎప్పుడో పెద్ద పెద్ద ప్లేసుల్లో అయితే ఆడలేదు కాని సార్ చిన్న పిల్లలతో ఊర్లో ఆడేవాడ్ని సార్ మా ఫ్రెండ్స్తో ఆ అన్నీ ఉన్నాయి సార్ ఆ ఇందాకే చేసాం సార్ ఆ ఆ సరే సార్ ఐదింటి నుంచి ఆరున్నర వరుకునా సార్ ఒ సరే సార్ ఎర్లీ మార్నింగ్ కూడా ఉంటుందా సార్

మా నాన్నగారు తీసుకొస్తారు సార్ ఏవో ఇండియాలో ప్లేస్ సంపాదించుదామనుకుంటున్నాను సార్ ఇండియా టీమ్లో థాంక్యూ సార్ మీరే నన్ను దగ్గరుండి నేర్పించాలి సార్ నడిపించాలి ఇంక అవి సరిపోతయా సార్ ఇంకేమైనా తీసుకుని రావాలా సార్ ఎంతవుతుంది సార్ నెలకి ఇంక తగ్గేదిలేదా సార్ అవునా సార్ అంటే అయ్యో ఆరు వేల రూపాయలంటే ఇంట్లో ఇవ్వరనుకుంటున్నాను సార్ అలా అయితే నేను కడతాను సార్ ఒక్క సారంటే నేను కట్టుకోలేనుకాని వాయిదాల కింద నేను కడతాను సార్ సరే సార్ సరే సార్ ధన్యవాదాలు సార్